అన్నమయ్య స్కూల్ ప్రిన్సిపాలేనా మాలాడేది సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మా నా పేరు మనోజ్ సార్ అదే సార్ మా ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళని మీ మీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాము సార్ ఒక అబ్బాయి వచ్చేసి ఎల్కేజీ ఇంకొక అబ్బాయి వచ్చేసి సెకండ్ క్లాస్ సార్

ఆ అర్ధమవుతోంది సార్ ఆ అంటే మన స్కూల్లో మన స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదండీ సార్ సార్ మాదిక్కడే లోకల్ సార్ ఇక్కడ గాంధీ గాంధీ నగర ఉంది చూడండి అక్కడే సార్ అంటే ఫ్రెండ్ రిఫర్ చేశాడు స్కూల్ బాగుంటుంది వస్తాం సార్ వస్తాం సార్

సార్ ఏమన్నా తగ్ తగ్గించేది ఏముండదా

ఆ ఓకే ఆ సరే రేపు నేను స్కూల్కి వచ్చి అన్ని మాట్లాడతాను మంచి టైం చూసి పిల్లల్ని కూడా జాయిన్ చేస్తాను సార్ థ్యాంక్యూ సార్